హలో నమస్తే అండి యస్ యశ్వంత్ ట్రావెలింగ్ ఏజెంటేనా అండి ఏమీ లేదండి మా ఫ్యామిలీ అందరం కలిసి మేము గుంటూరు వెళ్దాం అని అనుకుంటున్నాం మాకు మీ క్యాబ్ అనేది మాకు గుంటూరు వెళ్ళడానికి రావడానికి కూడా కావాలి అండి అంటే ఒకవేళ మేము వెళ్లే రోజు మాకు వర్క్ అయిపోతే అదే రోజు మేము రిటర్న్ అయిపోతాం లేదూ ఒకవేళ పర్వాలేదంటే ఆ ఒక్క రోజు స్టే చేయాల్సి వస్తుంది అప్పుడు కూడా మీ కార్ మా దగ్గరే ఉండాలి ఎంత అవుతుంది అండి గుంటూరు వెళ్ళడానికి లేదండి మేము ఒక సిక్స్ మెంబర్స్ వెళ్తున్నాం సిక్స్టీ థౌసండ్ అండి గుంటూరుకి సిక్స్టీ అండి అంటే పెట్రోల్ ఖర్చు మళ్లీ ఫుడ్ అన్నీ తీసుకున్నారా అండి ఓకే అండి మాకు ఫుడ్ కూడా ఒక మంచి క్వాలిటీ ఫుడ్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి అలాగే క్యాబ్ అనేది కూడా ఒక మంచి క్యాబ్ అనేది మాకు కావాలి ఎందుకంటే ఇద్దరు ఓల్డ్ పీపుల్స్ ఉన్నారు వాళ్ళకి కంఫర్ట్గా ఉండే ఒక కార్ మాకు సెండ్ చేయాలండి మీరు అంటే ఇప్పుడు మాకు వెళ్ళడానికి రావడానికి ఎంత టైం పడుతుంది అండి ఒక డే వెళ్లడానికి ఒక డే రావడానికి మళ్ళీ ఒక డే స్టే చేయడానికి మొత్తం త్రీ డేస్కి మీరు సిక్స్టీ తీసుకుంటారా అండి ఓకే అండి అయితే ఏంటంటే మరి మీరు కార్ డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో సెండ్ చేస్తారా అండి అంటే మాకు ఏ కార్ కావాలో దాని లోపల ఇన్నర్ అంటే కారు లోపల కూడా మీరు మాకు చూపించండి ఆ లోపల కార్ మీరు నాకు సెండ్ చేయండి సెలెక్ట్ చేసుకుంటాము అది మీ కార్ మాకు ట్వంటీ సెవెన్త్ మార్నింగ్కి కావాలండి సిక్స్ కంతా ఓకే అండి థ్యాంక్యూ అండి ఆ ఏంటండి అంటే మీరు ఫోన్ చేస్తే అక్కడకి వస్తే మేము ఫోన్ చేస్తాం అక్కడికి